వర్షాకాలంలో నీటిని స్టోర్ చేసే విధానం మనకి చాలా బాగా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది ఆ యొక్క భూమికి సాగు నీరు అందించడానికి ఈ వర్షాకాలం యొక్క నీటిని డ్యామ్స్లో కానీ నదులలో కానీ స్టోర్ చేయడం పంపించడం వల్ల వ్యవసాయానికి నీటిని బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క నీరు నిరంతరం నీరు సరఫరా ఉండాలంటే ఈ యొక్క ని ఎక్కువగా స్టోర్ చేసి ఉంచితే వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది